మన భారతదేశం ఎన్నో కళలకు సంస్కృతులకు నివాస స్థలం ఇక్కడ ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ప్రతిదాంట్లో ఒక వివిధ సంస్కృతి ఉంది వివిధ పండుగలు ఉంటాయి వివిధ భాష బట్టి కూడా పండగలు వస్తాయి భారత దేశంలో కొన్ని ముఖ్యమైన పండుగలు వాటి సెలవులు ఏంటంటే మొదటిగా దీపావళి రెండవది హోలీ పొంగల్ బైసాకి గణేష్ చతుర్థి హనుమాన్ జయంతి రామనవమి నవరాత్రి దసరా తదుపరివి దేశం మొత్తం కలిపి చేసుకునే పండుగలు స్వతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం మొదలైనవి మొదటిగా దీపావళి దీపావళి భారత దేశంలో అత్యంత ప్రాముఖ్యమైన ప్రముఖంగా చేసుకునే పండుగ ఈరోజున ప్రతి ఒక్కరు తమ ఇళ్ళల్లో తమ కార్యాలయాల్లో వృత్తి చేస్తున్న ప్రదేశాల్లో దీపాలనేవి పెట్టుకుంటారు దాని నిదర్శనమేంటంటే మన జీవితాల నుండి చీకటిని తీసేసి వెలుగును నింపుకుంటున్నట్టు దీని చిహ్నం దేనికి అనగా ద్వాపర యుగంలో కృష్ణుడు అందరిని హింసపెట్టే నరకాసురడు అనే రాక్షసుడిని చంపేస్తాడు చంపినందుకు ప్రజలు మా జీవితాల్లో చీకటి వెలుపలే వెలుగులున్నాయి అనే నిదర్శనంతో జరుపుకుంటారు త్రేతా యుగంలో రాముడు రావణాసురుడిని చంపి సతీసమేతంగా అయోధ్యకు తిరిగి వస్తున్నప్పుడు ప్రజలు అందరూ మాకు మంచి రోజులు వచ్చాయి అనేదాని చిహ్నంగా దీపాలు పెట్టి ఆ రోజున ఘనంగా జరుపుకుంటారు అందుకని దీపావళి చేసుకుంటాము దాని నిదర్శనం ఏంటంటే మనం కూడా మన జీవితాల్లో చీకటిని తీసేసి మంచి రోజులు తెచ్చుకోవాలి అని రెండవది హోలీ హోలీ అనేది భారతీయ పండుగల్లో రెండో ప్రాముఖ్యమైన పండుగ ఈరోజు ప్రతీ ఒక్కరు ఒకరి మీద ఒకరు రంగులు పూసుకొని తమ ఆత్మీయతను అనేది చాటుకుంటారు కుల మత భేదాలు లేకుండా అందరు కలిసి చేసుకునే పండుగే హోలీ పండుగ త్రేతా యుగంలో హిరణ్యకసిపుడు అనే రాక్షసుడి చెల్లి హోళిక హోళికని ఎలా చంపారు ఆ రాక్షసి పోవడంతో అందరి జీవితాల్లో రంగులు ఎలా వచ్చాయి అనేదానికి నిదర్శనమే హోలీ హోలీ హోలీ రోజు ప్రతి ఒక్కరు తమ బంధువులకి మిత్రులకి రంగులనేవి పూసి హోలీ అనేది మేము మీతో కలిసి మెలిసి ఉండాలనుకుంటున్నాము కలిసి జీవించాలి అనుకుంటున్నాము అందరం మంచి జీవితాంతం కలిసి మెలిసి ఉండాలి ఆత్మీయత ఉండాలి అనేదానికి చూపించడానికి చిహ్నంగా మనం రంగులు అనేది పూస్తాము మూడోది బైశాఖి బైశాఖి మెయిన్గా ఉత్తర భారత దేశంలో హిందూ నవ వర్షానికి సంబంధించిన పండుగ అలంకారాలు నాటకులకు అంగీకరింపబడుతుంది పంట వేయడానికి పంట వేసినందుకు అది మంచిగా వచ్చినందుకు ఈ పండుగ చేసుకుంటారు దీన్ని ముఖ్యంగా సిక్కు మతానికి చెందినవారు చేసుకుంటారు సిక్కులు బాగా చేసుకుంటారు ఐదవది గణేష్ చతుర్థి గణేష్ చతుర్థి అనేది దేశం మొత్తంగా చేసుకొనే పండుగ గణేష్ చతుర్థిలో వినాయకుడు అనేవాడు ప్రధాన దేవత వినాయకున్ని పెట్టుకొని తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు పూజించి పదవ పొద్దున గంగలో నిమజ్జనం చేసేస్తాము దీనికి చిహ్నం ఏంటి అనగా వినాయకుడు సిద్ధి బుద్ధితో కలిసి మనకి మన జీవితంలో సుఖసంతోషాలు ఇచ్చే దేవుడన్నట్టు లెక్క సో ఆ లెక్కలో మనము ఏం చేస్తామంటే వినాయకుడు వినాయకున్ని పూజించి మన జీవితాల్లో ఏ కష్టాలు రాకుండా చేసే ప్రతి పని సఫలం కావాలని పూజిస్తాము ఆ పూజించడానికి తొమ్మిది రోజులు మనం ఒక విగ్రహాన్ని తెచ్చుకొని మట్టితో చేసే విగ్రహాన్ని తెచ్చుకొని మన దగ్గర పెట్టుకొని దాన్ని పూజించి పదవ రోజు తీసుకెళ్ళి గంగలో కలిపెసాము అంటే శివుని శివుడి దగ్గరికి పంపించేస్తున్నాము వినాయకుడి తన తల్లి దగ్గరికి పంపించేస్తున్నాము అనే నిదర్శనంతో గంగలో నిమజ్జనం చేసేసాము ఆరవది హనుమాన్ జయంతి రాముడికి అందరి కంటే గొప్ప బంటు హనుమంతుడు రాముడు ఎక్కడైతే ఉంటాడో హనుమంతుడు అక్కడే ఉంటాడు ఎక్కడ రామ నామం జపం అవుతుందో అక్కడ హనుమంతుడు ఎల్లప్పుడూ ఉంటాడని ఎన్నోసార్లు నిరూపించారు నిరూపించబడింది హనుమాన్ జయంతి హనుమంతుడు రాముడికి ఆదర్శమైన భక్తుడు సో ఆయన జయంతి అనగా మొదటిగా దీన్ని జయంతి అనరాదు కాకపోయేసరికి మనం జయంతి అనే పేరు పెట్టుకున్నాము కాబట్టి దీన్ని హనుమాన్ జయంతి అంటాము హనుమాన్ జయంతి ముఖ్యంగా హనుమంతుడు పుట్టిన రోజు క్రింద అంగీకరింపబడి ఆరోజు జరుపుకుంటాము ఆరోజు హనుమంతుల వారు పుట్టారు అనే దానితో మనము ఆయనని పూజిస్తాము ఏడవది నవరాత్రులు నవరాత్రి నవరాత్రులు అమ్మవారి తొమ్మిది రోజులుగా భావిస్తాము తొమ్మిది రోజులు అమ్మవారిని తెచ్చుకొని పది పొద్దుల్లో పది పొద్దులలో దశమహా విద్యలు అమ్మ అమ్మవారి పైన చేసి దశమహా విద్యల ప్రకారంగా పూజలు చేసి పదవ రోజు అది దసరా రోజు వెళ్ళి అమ్మవారిని మనం నిమజ్జనం చేసేస్తాము ఈ పది రోజులు దశరూపాలలో అమ్మవారిని పూజించి ఆ దశ మహా విద్యల్లో ఉన్న శక్తులను మనం పొందడానికి అంటే ఆ ఆధ్యాత్మిక శక్తిని మనం పొందడానికి ఈ పండుగ అనేది చేసుకుంటాము పదవ రోజు వచ్చేసి దసరా దసరా రోజు రావణుని దహనం అనేది జరుగుతుంది ఎలా రావణున్ని ఒక మట్టి విగ్రహంగా కానీ లేకపోతే పేపర్తో వాటితో చేసిన విగ్రహాన్ని అని లేకపోతే ఒక వస్తువు కానీ పెట్టి అతన్ని రాముడు రూపంలో అలంకరించిన ఒక పిల్లవాడితోనైనా లేకపోతే పెద్దవారితోనైనా దహనం చేయించి మన జీవితాల్లో ఇలాంటి దరిద్రం ఇలాంటి అసహనం ఏవైతే పది తలకాయలు రావణుడి పది తల కాయల నిదర్శించుతాయో ఆ పది కోపం లోభం కామం అన్ని వెళ్ళిపోయి మనం రాముడి లాగా రామో విగ్రహవాన్ ధర్మః అలా ధర్మానికి ప్రతిరూపం లాగా అవ్వాలి అని సూచించేదే దసరా నెక్స్ట్ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకి స్వతంత్రం వచ్చింది అయితే ఈ స్వతంత్రం దినోత్సవం ఎందుకు జరుపుకుంటాము అంటే ఆరోజు బ్రిటిష్ వారి చెర నుండి మనం మన భారతదేశాన్ని విడిపించుకొని కొత్త స్వతంత్ర యుగంలో కాలు పెట్టినందుకు నిదర్శనంగా మనం చేసుకుంటాము ఆరోజు ఏ కులం ప్రాంతం రాష్ట్రం ఏ భేదము లేకుండా అందరూ కలిసి ఆ పండుగని చేసుకుంటారు ఎలా మొదటిగా పొద్దున లేచి మన జాతీయ జెండాని ఎగరవేసి మన జాతీయ ఆంతెంన్ని రాష్ట్రీయ గీతాన్ని పాడి మనం మన దానికి గౌరవం చూపించుకున్న తరువాత మొదటిగా పాఠశాలల్లో పిల్లలకి బిస్కెట్లు పంచడం చేస్తారు కాలే కళాశాలల్లో నృత్యాలు కార్యక్రమాలు చేసి మనం మన దేశానికి గౌరవం అర్పిస్తాము మన ఎవరైతే చరిత్రకారులు ఉన్నారో వారి ద్వారా స్వతంత్ర సమరయోధుల గురించి తెలుసుకొని వాళ్ళ పైన గౌరవం పెంచుకొనే రోజులు అవి అది రిపబ్లిక్ డే అంటాము రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవం ఆరోజే మన దేశ రాజ్యాంగం అనేది మొదలైంది మనకు స్వతంత్రం వచ్చిన తరువాత ఆరు ఏడు సంవత్సరాల తరువాత గణతంత్ర దినోత్సవం వచ్చినా మనం ఆరోజే మన దేశం నిజమైన రాజ్యాంగం వచ్చిందని చెప్పేసి దాన్ని మనకి ఏవైతే ఆ క్రమ పద్ధతులున్నాయో అవన్నీ పాటించడానికి ఆరోజు పెట్టుకుంటాము ఇవి మనకి ముఖ్యమైన పండుగలు అయితే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా జరుపుకునే పండుగలు ఉగాది తెలుగు రాష్ట్రాల్లో ఉగాది అనగా తెలుగు కొత్త నామ సంవత్సరం తెలుగు వాళ్ళకి ఇది కొత్త సంవత్సరం క్రిందకి లెక్క తెలుగు మొదటిగా తెలుగు అనేది చాలా గొప్ప భాష దేశ భాషలయందు తెలుగు లెస్స అని అన్నారు శ్రీకృష్ణదేవరాయలు అయితే ఉగాది అనేది మార్చి ఏప్రిల్ మే నెలల్లో వస్తుంది ఈ మూడు నెలల మధ్యలో వస్తుంది ఆ నెలే ఎందుకంటే ఉగాదికి ప్రకృతికి చాలా సంబంధం ఉంది మొదటిగా చెట్లు ఆకులన్నీ చలికాలంలో రాలిపోతాయి ఏ కాలంలో అయితే చెట్టు ఇక మొదటిగా మళ్ళీ చిగురు పూస్తుందో పువ్వులు పూస్తాయో అంటే ప్రకృతిలో ఒక మార్పు రాబోతుంది పంటలు పండబోతున్నాయి అనేదానికి చిహ్నంగా మనం ఉగాది అనేది చేసుకుంటాము ఇది కొత్త నామ సంవత్సరం మనకి ఉగాది రోజున పొద్దున లేచి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత పానకం ఇస్తే పానకం తాగి పచ్చడి కొంచెం ఉంటుంది అది తిని మనం ఉగాది అనేదానికి నిదర్శనం చూపిస్తాము ఇదే మన భారత దేశంలో ముఖ్యమైన పండుగలు అయితే తెలంగాణలో ఇంకో ముఖ్యమైన పండుగ ఏంటంటే బోనాలు అమ్మవారికి సమర్పించే బోనాలు బోనాలకి చాలా గొప్ప చరిత్ర ఉంది కూలి కుతుబ్షా లాంటి వారు కూడా బోనాలు సమర్పించారు అమ్మవారికి మన హైదరాబాద్ వరదలొచ్చి మునిగిపోయినప్పుడు అమ్మ నేను బోనం ఎత్తుతాను ఎత్తితే వరద తగ్గిపోతే నేను బోనం ఎత్తి నీకు సమర్పిస్తాను అమ్మా అని చెప్పినందుకు తగ్గినందుకు మనకి ఇప్పుడు కూడా కొన్ని బోనాలు గోల్కొండ కొండ పైన ఉన్న అమ్మ వారికి వెళ్ళి సమర్పిస్తారు అది కూలీ కూలి కుతుబ్ షా మొదలుపెట్టింది బోనాలు ఏమనగా అమ్మవారికి మనము ఒక బోనం అనేది సమర్పిస్తాము అమ్మ మా ఇంట్లో ఈ కష్టాలున్నాయి ఈ కష్టాలు తీరిస్తే మేము సమర్పిస్తామని అమ్మవారిని మొక్కుకొని తరువాత మనం వెళ్ళి బోనం అనేది ఇస్తాము అది ఇంకొకటి రామనవమి భారత దేశంలో ఏ పేరునైనా తీసేయగలుగుతాము కానీ రామా అనే నామాన్ని తీయలేము రామ నామమే సకల జయాలకు ప్రతిరూపం అంటాము ఆ రాముడు సంబంధించిన రోజే రామనవమి రామనవమి రోజున పిల్లల నుండి పెద్దవారు వరకు ప్రతి ఒక్కరు పొద్దున లేచి మంచిగా స్నానం అన్నీ చేసి గుడికి వెళ్ళి రామున్ని దర్శించుకుని ఆరోజు రాముడు సీత వివాహాన్ని కూడా చూసి తరిస్తారు ఇప్పుడున్న పండుగల్లో మనకు ఇంకో కొత్త పండుగ ఏది రాబోతుంది అంటే అయోధ్యా ప్రతిష్టాపన రోజు ఐదు వందల సంవత్సరాలు వేచి చూసిన దానికి మనం పొందిన ఫలమే అయోధ్య రామ మందిరం మన ప్రధాన మంత్రి మోడీ గారి చేత జనవరి ఇరవై రెండవ తారీఖున అది ప్రతిష్టింపబడబోతోంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి ఐదు వందల సంవత్సరాలు కష్టపడి దానికోసం ఎంతో పోరాటం చేసాక మనం పొందిందే రామ జన్మభూమి అయోధ్య దీన్ని జనవరి ఇరవై రెండవ తారీఖున మన గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు ప్రతిష్టింపబోతున్నారు ఆరోజు ప్రతిష్టించిన తరువాత పూజ చేయబడిన అక్షింతలన్నీ ప్రతిదే ప్రతి రాష్టానికి పంపిస్తామని చెప్తున్నారు సో తరువాత కూడా అవి కూడా మనకి మన రాష్ట్రాలకే మన రాష్ట్రీయ పండుగల కిందకే వస్తాయి